హలో చెప్పండి మ్యాడమ్ చెప్పండి ఏం ప్రాబ్లం మ్యాడమ్

అంటే ఫుడ్ ఏమైనా తక్కువ తీసుకుంటున్నారా లేదంటే ఏదైనా పని చేసేదా మ్యాడమ్ మరీ ఎందుకు మ్యాడమ్ అంటే మీరు ఫుడ్ ఏమైనా ప్రోపర్గా తీసుకోవట్లేరా ఓకే ఏం చేస్తారు మ్యాడమ్ మీరు ఇంట్లోనే ఉంటారా ఓకే దానివల్ల మీకు బాడీ పెయిన్స్ వస్తున్నాయా

పిక్కలు బాగా నొస్తున్నాయా అంటే ఎంత వెయిట్ ఉంటావు మ్యాడమ్ మీరు అట్లా మాములుగా అంటే మీ వెయిట్ తెలుస్తుంది కదా దాన్ని బట్టి మేము మెడిసిన్స్ చెప్పగలుగుతాము అరవైయా అంటే మ్యాడమ్ మీరు ఏం చేయాలి అంటే మీరు ఫుడ్ కొంచెం తక్కువ తీసుకోండి అంటే ఇంట్లోనే

ఓకే అంటే మీరు ఫుడ్ తీసుకుంటున్నారు కానీ ఫుడ్ తినగానే అటు ఇటు నడవాలి మ్యాడమ్ మీరు నడవట్లేరు అనుకుంటాను అందుకని మీకు మొత్తం బాడీ అంతా ఎట్లా అంటే స్టక్ అయిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట మీరు ఫుడ్ ఏది తీసుకున్నా కూడా ఏమి పనిచేయకపోతే కూడా అట్లా ఓకే